హలో అండి నమస్కారం నా పేరు ఏ తరుణి నేను నా పాన్ కార్డ్ గురించి తెలుసుకోవడానికి కాల్ చేస్తాను కొద్ది రోజుల క్రితం నేను కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేశాను అది ఎప్పుడు వస్తుందో అనే ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అసలు అది ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది ఎప్పుడు ఇక్కడ ఉందో తెలుసుకోవాలంటే కొంచెం నిర్దేశంగా ఉండవచ్చు అనిపించింది మీరు నా అప్లికేషన్ స్టేటస్ చూడడానికి ఏమైనా వివరాలు కావాలి అండి తప్పకుండా ఇస్తాను నా దగ్గర అప్లికేషన్ రసీదు ఉంది దాని మీద ఒక నెంబర్ ఉంటుంది అది చెప్పాను అలాగే నా పుట్టిన తేదీ కూడా మీకు తెలియజేస్తాను ఈ వివరాలలో మీరు నా కార్డ్ ఎక్కడ ఎక్కడికి వచ్చింది వచ్చిందో చెప్పగలరా దయచేసి కొంచెం తొందరగా తీసుకొని చెప్పాలని ఆశిస్తున్నాను నాకు తెలిసినంతవరకు పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ కదా అందుకే దాని గురించి తెలుసుకోవాలని తొందరగా ఉంది మీరు చెప్పే సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఒకవేళ మీరు ఎప్పుడైనా చెప్పకపోతే ఎప్పుడు కాల్ చేసి తెలుసుకుందో కూడా చెప్పగలరా మీరు సహాయానికి చాలా ధన్యవాదాలు